పిల్లలు తమ చిన్న వయసులోనే పెయింటింగ్స్ కానీ డ్రాయింగ్స్ నేర్చుకోవాలి ఎందుకంటే చిన్నప్పటినుంచి తమ సంతోషాలను చిన్నచిన్న వాటిని పేపర్లో గీస్తూ వాళ్ళు సంతోషపడుతూ ఉంటారు అలాగే వాళ్ళకి చిన్నప్పటినుంచి నేర్పిస్తేనే వాళ్ళకు మైండ్ షార్ప్ ఉండి చిన్నప్పుడు మెమరీ పవర్ ఉంటుందని తెలుస్తుంది కాబట్టి ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాలు వరకు నేర్పితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అప్పటినుంచి నేర్పిస్తే వాళ్ళకి ఇంకా పెద్ద అయ్యేవరకీ

పిల్లలు ఇలా ఎన్నో నేర్చుకుంటూ ఉంటే చిన్నతనంలో నుంచి నేర్చుకుంటే పెద్ద అయ్యాక పెద్ద కళాకారులు కావచ్చు పెయింటింగ్స్ అని డ్రాయింగ్స్ వేసి పిల్లలు చిన్నప్పటి కాలంలోనే చాలా నేర్చుకుంటారు మనం చిన్నప్పుడే నేర్పాలి చిన్నప్పుడే ప్రణాళిక వల్ల నేర్పిస్తే పెద్దగా అయినాక ఇంకా ఎన్నో వాళ్ళకు ఉపయోగాలు కలుగుతాయి తల్లితండ్రులు తమ పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండి డ్రాయింగ్స్ పెయింటింగ్స్ నేర్పిస్తుంటుంటేనే పెద్ద అయినాక వాళ్ళకి అది చేయాలి ఇది చేయాలి అని ఒక ఆలోచన వచ్చి ఒక కళ పెట్టుకుని వాళ్ళు నేర్చుకుంటారు అదే వాళ్ళ పాఠశాలలో కూడా వాళ్ళకి డ్రాయింగ్ క్లాసెస్ అని పెయింటింగ్ క్లాసెస్ అని ఉంటాయి మనం పైసలు కట్టి అయినా పిల్లలకు అవి నేర్పియ్యాలి పెయింటింగ్స్ వల్ల పిల్లలకి చాలా నాలెడ్జ్ వస్తుంది ఏ కలర్ వేస్తే దేనికి బాగుంటుంది ఏది బాగుంటుంది సూటబుల్ ఉంటుందా లేదా అనేది కూడా వాళ్ళకు తెలుస్తుంటుంది అలాగని అది ఇది అని కాదు వాళ్లకు పెయింటింగ్స్ పైన గ్రిప్ ఉంటే ఫ్యూచర్లో ప్లానింగ్ ఉంటుంది ఏదన్నా చేయాలి దీనికైతే ఇది సూట్ అవుతుంది ఫ్యూచర్లో ఏదైనా సంబంధం ఫ్యామిలీలో అయినా ఏదన్నా ప్రాబ్లం వచ్చింది అనుకోండి అప్పుడు సాల్వ్ చేసుకోవడానికి ఉంటుంది పెయింటింగ్స్ వల్ల లైఫ్ని ఎనాలసిస్ ఎనాలసిస్ చేయొచ్చు మనం అలాగా అని